స్థానిక మతాలు ఒక్కొక్కరికి స్థానిక మతంలో ఉండే ప్రజలు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఆలోచిస్తారు కావున ఒక్కొక్కరుూ అభిప్రాయాలు ఒక్కొక్కరుగా ఉంటాయి కొంతమంది డ్యాన్స్లు పూజలు ప్రార్థలు కొంతమంది వాటి వాటిని ఆచరిస్తారు కొంతమంది అవి నిజంగా లేనే లేవు అన్నట్టు ప్రవర్తిస్తారు కొంతమంది అవి ఆచారాల్లో ఉంటాయి కొంతమంది భక్తులు ఉంటారు సో వా వాళ్ళు వాళ్ారి యొక్క అభిప్రాయాలను బట్టి వాళ్ళు ర రోజు చూసే ప్రయత్నాలను ఒక రోజు చూసే ప్రతి ఒక్క విచిత్రాలను చూసి వాళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఆచరిస్తారు కొంతమంది ఒకలా ఉన్నప్పుడు ఒక పది సంవత్సరాల క్రితం వాళ్ళు ఎలా అయితున్నన్నారు ఇప్పుడు అలాగే కాకుండా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క మెదడు అనేది మారవచ్చు కదా ఆ అభిప్రాయం మారవచ్చు ఒకరి మీద ఎప్పుడూ ఒకేలాగే ఉండకుండా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఆచరిస్తారన్నట్టు ఇప్పుడు పూజలు చాలామంది కొంతమంది మాత్రమే పూజలు చేస్తారు కొంతమంది చెయరు ప్రార్థనలు కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళ ఇప్పుడు క్రిస్టియన్స్ ఉంటారు హిందూస్ ఉంటారు ముస్లిమ్స్ ఉంటారు అందరూ విభదాలు వాళ్ల యొక్క రిలీజియన్లో వివిధాలు ఉంటాయి గాని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి నమ్మాలి అని ఏం లేదు అలాగనే ప్రతి ఒక్కరు నమ్మరువు అని కూడా కాదు వాళ్ళు చూస్తున్న కొద్ది వారి యొక్క రోజులు మారుతున్న కొద్ది వారి యొక్క అభిప్రాయాలు మారుతయి ఇది మాత్రం ఖచ్చితాం ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు గూ కూడా స్థిరంగా ఉన్నట్లే స్థిరంగా అసలు ఉండే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరి అభిప్రాయాలని నిర్ణయాలని ఎవరి ఇష్టంపరంగా వారుు ఉంటున్నారు కాబట్టి వారి యొక్క అభిప్రాయాలు వాళ్ళై వారి యొక్క నమ్మకాలు వాళ్ళై కావున అలాంటి ఆ విషయంలో ఎవరిని మనం ఏమి అనలేం కాబట్టి